ఏవండి మీ షాప్లోని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉందాండి చూపించండి క్యాష్యూ చూపించండి ఎంత పడుతుంది అంటారు ఎంత పడుతుందండి రేట్ ఎంత అంటారు

ఎంతండి తొమ్మిది వందల వరకు పడుతుందాండి అది తీసుకుంటానండి ఇంకా టెక్స్ట్ బుక్స్ కావాలండి మా అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు టెక్స్ట్ బుక్స్ చూపించండి ఇవ్వండి టెక్స్ట్ బుక్స్ ఇవ్వండి ఇంకా వైట్ పేజెస్ నోట్ బుక్స్ కావాలండి ఏంటంటే ప్యూర్ వైట్ బుక్స్ అన్నమాట మొత్తం వైట్ బుక్స్ కావాలి అవి కొన్ని ఒక అరడజను వరకు తీసుకుంటానండి ఇంకా పెన్నులు పెన్సిల్సు ఇవి కూడా ఈ స్టేషనరీ అంతా మీ షాప్లోనే తీసుకుంటాను నేను అవన్నీ ఇవ్వండి మరి కాలిక్యులేటర్ కొద్దిగా తగ్గించండి ఎప్పుడూ మీ షాప్కే వస్తాం కదా తగ్గించి మొత్తం ఎంత అయిందో చెప్పండి తీసుకుంటారు లేండి వాళ్ళు టెక్స్ట్ బుక్సా అండి అది సబ్జెక్టు వైజ్గా చెప్తాను అవి ఇవ్వండి నోట్ బుక్స్ మాత్రం ఒక అరడజను నోట్ బుక్స్ తీసుకుంటానండి పిల్లలివి టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకుంటానండి తెలుగు సైన్సు సోషలు మాథ్స్ ఇంగ్లీషు ఇవన్నీ తీసుకుంటానండి అవన్నీని చెప్పండి రేట్ ఎంత అయిందో చెప్పండి క్యాలిక్యులేటర్కి తగ్గించండి అన్నీ తీసుకుంటానండి ఇక్కడ పిల్లలకి కావాలి ఇవన్నీని స్కూల్స్ ఏమో మొదలైంది కదా అన్నీ కావాలి ఒకేసారి తీసుకుందామని వచ్చాను మీ షాప్కి అవన్నీ చూసి ఇయ్యండి సరేనండి అయితే సరే అండి ఉంటానండి సరే అండి క్యాషియో అడిగాను కదండి హెచ్పి కాదు క్యాషియో అడిగాను సరేనండి పర్వాలేదు వేసేయండి బిల్లు వేసి ఇచ్చేయండి సరే అండి